చెప్పండి మేడం ఎస్ మేడం ఇన్సూరెన్స్ ఏజెంట్నే మాట్లాడుతున్నాను చెప్పండి మేడం ఏ విధంగా సహాయ పడగలను ఓకే మేడం ఓకే మేడం ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీ బేస్డ్గా తీసుకోవచ్చు వర్కింగ్లో సింగిల్గా కూడా తీసుకోవచ్చు మేడం ఎవరైనా కట్టుకోవచ్చు లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ అనేది ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది మేడం అడగండి మేడం చెప్పండి ఓకే మేడం ఎలా అయినా తీసుకోవచ్చు మేడం ఎవరికైనా ఎలిజిబులే ఇది మీరు సపోజ్ ఫ్యామిలీ తరఫున తీసుకోవాలనుకుంటే పర్ ఇయర్ టెన్ థౌజండ్ అలా కట్టాల్సుంటుంది మేడం కానీ అది సింగిల్ పర్సన్ మీదనే తీసుకోబడుతుంది మేడం ఇప్పుడు సడన్ ఏదైనా సడన్ డెత్ కానీ సడెన్ ఆక్సిడెంట్ కానీ ఏదైనా సడెన్గా అయితే ఈ మీరు కట్టిన ఇన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళ పేరు మీద ఎలిజిబుల్ అవుతుంది మేడం ఫైవ్ లాక్స్ వరకూ అలా వస్తుంది మెడికల్ ఎక్స్పెన్సె ఎక్స్పెన్సెస్ కూడా ఎలిజిబుల్ అవుతుంది మేడం ఇన్సూరెన్స్ వారా ద్వారా మేడం తీసుకుంటాం మేడం ఫ్రెషర్స్ని ఎవరైనా తీసుకుంటాం మేడం ఓకే మేడం ఎవరైనా తీసుకోవచ్చు మేడం ఓకే మేడం రేపు వీలవుతుంది మేము మీ మీ వద్దకే వచ్చి డీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం మేడం మీరు ప్రతి సంవత్సరం కట్టడం ఉంటుంది మేడం టైం టు టైం కట్టాలి ఓకే మేడం ఓకే మేడం ఈ నెంబర్కి కాల్ చేస్తాం రేపు వచ్చే ముందు ఓకే మేడం